నమస్తే నాకూ ఇప్పుడూ కొత్తగా మొబైల్ కొనాలని అనుకుంటున్నాం కొత్తరకం మొబైల్ కావాలి మాకు ఎంత అంటే ధర ఎక్కువ ఉండాలి బాగా అసలే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొత్తరకంగా వచ్చిన ఫోన్ కావాలి మాకు అంటే లక్షా లక్షపైనే ఫోన్కి పెట్టుబడి పెట్టాలని అనుకొంటున్నాం

నాకు యాపిల్ ఫోనే కావాలి ధర మీరు ధర అయితే బాగుంది మాకు దాని స్టోరేజ్ ఎంతో చెప్తారా మాకు అదే ఫొటోస్ అవి బాగా రావాలని చెప్పీ మేము కూడా అనుకుంటున్నాము ఫొటోస్ కోసమే కేవలం అసలు పిల్లల్నిగట్రా ఫొటోస్ తీసుకొని దాచుకోవడం కోసామ్స అని చెప్పి సరే అయితే మాకు యాపిల్ ఫోను యాపిల్ ఫోను మాకు కావాలి దాని ధర చూసి మాకు ఇవ్వండి నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను వస్తుంది అసలు తగ్గించవద్దు మాకు ఎక్కువ రేటుదే కావాలి మాకు ప్యాక్ చేయించేయి ధన్యవాద్ ధన్యవాదాలు మాకు చక్కగా చూపించినందుకు మీకు ధన్యవాదాలు